అవునండి షోరాషో హోండా షోరూమ్లోనే మాట్లాడుతున్నామండి ఎవర్రు మేడం మాట్లాడేది ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి మేడం మీరు ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నారు మేడం ఏ బ్రాంచ్ నుంచి ఏ లొకేషన్ గచ్చిబౌలి లొకేషన్ మాకచ్చేసి కూకట్పల్లి లొకేషన్ మేడం హోండా షోరూమ్ ఉంటుంది మీకు ఎన్ని బైక్స్ కావాలి మేడం విత్ హెల్మెట్స్ మేడం విత్ హెల్మెట్స్తో కలిపి ప్రొవైడ్ చేయాలి అంటే ఒక సిక్స్టీన్ థౌజండ్ అవుతుంది మేడం త్రీ స్కూటీస్కి ప్లస్ మీ హెల్మెట్స్కి కూడా అవును మేడం డిస్కౌంట్ అంటే ఎన్ని డేస్ కావాలి మేడం మీకు వినిపిస్తుందా మేడం

ఓకే మేడం ఎన్ని డేస్కి కావాలి మేడం మీకు అవునా మేడం టూ డేస్ అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఇస్తాము మేడం డిస్కౌంట్ ఎందుకంటే అంత డిస్కౌంట్ ఇవ్వలేము కదా మేము మాక్కూడా నడవాలి కదా షోరూమ్ మీరు ముందే బుక్ చేసుకుంటున్నారు కాబట్టి నేను మీకు ఫైవ్ పర్సెంట్ ఇస్తాను అలాగే మాకు ఐడి ఫ్రూఫ్తో ఐడి ఫ్రూఫ్ కావాలి మేడం ఆధార్ కార్డ్ ఇంకా పేరెంట్ నెంబర్ కావాలి మేడం ఓకే ఓకే మేడం ఈ నెంబర్కి మీకు వాట్సప్ ఉందా మేడం నేను మీకు వాట్సప్లో లొకేషన్ ఇంకా అన్నీ నేను మీకు సెండ్ చేస్తాను మేడం ప్రాపర్గా మీరు వచ్చేముందు నాకు కాల్ చేయండి మేడం నేను మీకు అన్నీ రెడీ చేసి పెడతాను ఓకేనా మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం